ఆ రండి సార్ కూర్చోండి ఏం కావాలి సార్ ఎవరికీ

ఆ కార్తీకు ఆ తెలిసింది వాడికి పెళ్ళి అండి మాకు తెలిసింది రండి కూర్చోండి ఎంతలో చూపించమని అంటారు అండి అదే మంచి ఎంత డబ్బు అన్నా కానీ మనం రీజన్బుల్గా చూపిద్దాము రీజన్బుల్ గానే చెబుతాము మంచివి చూపిద్దాము అండి సూట్ చూపించమని అంటారా లేదు అంటే సూట్ తీయమంటారా లేదు అంటే ఇప్పుడు అది సూట్ తీసుకోండి ఇది కూడా తీసుకోండి శేర్వాణి ఇప్పుడు మంచి లుక్ వస్తున్నాయి అండి మంచి కలర్ఫుల్గా ఉండేవి కూడా ఉన్నాయి అండి మన దగ్గర

అది సైజు ఎంత ఉంటుంది అండి ఫాంట్ సైజు అ సరే అండి ఆ ఇదిగో అండి ఈ సూట్ వచ్చింది అండి ఇది ఇరవై ఐదు వేలు అండి ప్యూర్ రేమండ్ అండి ఇది సూట్ ఫుల్ అండి మొత్తం ఇది బ్లేజేర్ రిస్ట్ కోర్ట్ టై షర్ట్ ఫాంట్ మొత్తం అన్ని కలిపి వస్తుంది అండి ఆ మీకు కావాలి అంటే మీకు క్రింద మాకు క్రింద మీకు స్టిచ్చింగ్ చేసేస్తాడు అండి కావాలంటే నో ప్రాబ్లం అండి సైజు చేస్తాడు అండి ఇది రేమండ్ అండి కంపెనీ రేమండ్ కంపెనీ అందుకే అండి నెంబర్ వన్ ఉంటుంది అండి దీన్ని ట్రయిల్ వేసి చూస్తే చూడండి లుక్ బాగోకపోతే మనేద్దురుగానండి ఇది మీకు అయితే చాలా బాగుంటుంది అండి కలర్స్ వచ్చి ఇందులో నేవీ బ్లూ ఉన్నది అండి వైట్ వచ్చి వైట్లో చెక్స్ ఉన్నది అండి మళ్ళీ లేవేండర్ ఉన్నది అండి ఆ అది అండి అందాకా ఇవి కూడా చూడండి ఇవి ఏంటంటే శేర్వాణిస్ ఇవి చూడండి ఇది వచ్చి ఇప్పుడు సంగీత్కి రిసెప్షన్కి మ్యారేజ్కి సూట్ వేసుకుంటాము కానీ రిసెప్షన్కి గట్ట ఇది చాలా బాగుంటుంది అండి ఇది మీకు ఇందుట్లో కూడా వచ్చి ఉంటుంది అండి ఆ ఇదిగోండి ఇది కూడా బాగుంటుంది అండి మీరు రెండింట్లో ఫిక్స్ అయిపోండి ఇంకా అంటే మళ్ళీ మాకు కస్టమర్స్ వస్తున్నారు టైము సరిపోదు బ్లూ ప్రక్కన పెట్టేస్తా అండి శేర్వాణిలో గ్రీన్ చాలా బాగుంటుంది అండి ఆ సరే అండి ఇవన్నీ కౌంటర్కి పంపుతాను అండి అక్కడ చూద్దురు కానీ అండి నువ్వు వచ్చాక చూద్దాము అండి

అది వారి అది కింద ఉందండి లేడీస్కి గట్ట కింద ఉన్నాది సరే థ్యాంక్స్ థాంక్స్